తిరుపతి చెన్నై నెల్లూర్ కర్ణాటక బాంగ్లాదేశ్ బాంబే బెంగళూరు చైనా చెన్నై మధ్యప్రదేశ్ మహారాష్ట్ర మహారాష్ట్ర కోల్కత్తా ఢిల్లీ దుబాయ్ జపాన్ చైనా చైనీ నేపాల్ కరీంనగర్ కర్ణాటక ఏలూరు ఏలూరు విజయ్నగరం విశాఖపట్నం విజయవాడ రాజమండ్రి థాయ్ల్యాండ్ గోవా థాయ్ల్యాండ్ గో గోవా జర్మన్ జెరుషలెమ్ జెరుషలెమ్ యూఎస్ఏ ఆఫ్రికా న్యూజిల్యాండ్ న్యూజిల్యాండ్ థాయ్ల్యాండ్ థాయ్ల్యాండ్ ఒడిస్సా వరంగల్ అదిలాబాద్ హిమాచల్ప్రదేశ్ మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్